మేం జీన్ ప్యాంటు ఆర్డర్ పెట్టాము జీన్ ప్యాంట్ ఫొటోలో చూస్తే చాలా బాగా అనిపించింది దాని ప్రైస్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది కదా అని ఆర్డర్ చేసాము ఆర్డర్ చేసి తీరా మాకు డెలివరీ చేసాక ఓపెన్ చేసి చూస్తే అస్సలు మేము చూసిందైన మాకు డెలివరీ చేసిన ప్రోడక్ట్కి అస్సలు పొంతన లేకుండగా కలర్ డిఫరెంట్ సైజు డిఫరెంట్గా వచ్చింది చాలా బాధ అనిపించింది ఎందుకంటే మేము చేసింది ఏమో బ్లూ కలర్ మాకు వచ్చింది నేవీ బ్లూ వచ్చింది మేము లైట్ బ్లూ ఆర్డర్ చేస్తే నేవీ బ్లూ కలర్ ఎక్సెల్ ఐతే డబల్ ఎక్సెల్ సైజు పంపించారు దీనికి మేము చాలా బాధ అనిపించింది అండి